నేను సింహాచలానికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను అది సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఉంది అక్కడికి ఆలస్యంగానే వెళ్ళాలి రైల్వే స్టేషన్కు అందుకు ఆటోలు ఉంటాయా లేదా అని అక్కడ వారిని అడిగాను అక్కడ వారు అడిగితే వాళ్ళు ఆటోలు ఆలస్యంగా ఉంటాయని చెప్పారు అట్లా ఉండటంతో నేను వాళ్ళని అడిగాను ఇక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళాలి ఎంత డబ్బులు అవుతాయి అని అడిగాను వాళ్ళు ఒక రెండొందలు అడిగారు అట్లా ఆలస్యమైనా కానీ అందుబాటులో ఉన్నయి ట్యాక్సీ అయినా ఆటో అయినా ఏవైనా రాత్రిపూట అయినా పగలైనా మనకి అందుబాటులో ఉన్నయన్నమాట